కోవిడ్ నైంటీన్ వల్ల అక్కడ ఉన్న వేరే ఇదర ఇతర ప్రాంతాలలో ఉన్న ప్రజలు అందరు మన తెలంగాణాకు ఇంకా అట్లా సౌదీ దుబాయ్లో ఉన్న వాళ్ళు ఈడకి రావడానికి చాలా ఇబ్బంది పడ్డారు కోవిడ్ నైంటీన్ కోవిడ్ నైంటీన్ అనేది మనం దగ్గరగా ఉండడంతో సర్ది తుమ్ము అలాంటి ఏవైనా ఉన్న కోవిడ్ నైంటీన్ రావడం జరిగింది అలాగే కోవిడ్ నైంటీన్కి మనము తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమో అప్పుడులో అన్ సోషల్ డిస్టెన్స్ దూరంగా ఉండడం కోవిడ్ వచ్చిన వాళ్ళందరిని ఒక రూంలో వేయడంతో అప్పుడు లాక్డౌన్ అనేది మనకు నిర్ణయించడం జరిగింది లాక్డౌన్ వల్ల లాక్డౌన్ వల్ల పిల్లలు అలాగే వేరే ఇతర ప్రాంతాలలో ఉన్న ప్రజలు అందరు కూడా ఎక్కడిదక్కడ ఆగిపోవడం జరిగింది లాక్డౌన్ వేయడంతో లాక్డౌన్ అంటే ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఉండడం ఇతర ప్రాంతాలకి వెళ్ళకుండా ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడ ఉండడం అలాగే స్కూల్స్ కూడా మూసి వేయడం జరిగింది కోవిడ్ నైంటీన్తో చాలామంది గురి అయ్యారు వాళ్ళకి కోవిడ్ వచ్చినట్టయితే వాళ్ళను ఒక రూంలో ఉంచడం వాళ్ళకి టెస్ట్ చేయడం టెస్టులో పాజిటివ్ వస్తే నెగిటివ్ అలాంటివి చూపించడం జరిగింది కోవిడ్ నైంటీన్ ఇతర ప్రాంతాలలో ఉన్నవాళ్ళు వాళ్ళకి ఇక్కడికి రావడానికి ప్రయాణికులకు కూడా ప్రయాణీకులకు చాలా ఇబ్బంది జరిగింది ఎందుకంటే లాక్డౌన్ అనేది లాక్డౌన్ అనేది సంభవించినారు కాబట్టి పోలీసులు అలాంటి వాళ్ళు చాలా చర్యలు తీసుకొని కోవిడ్ నైంటీన్ని మెల్లమెల్లగా తరిమి వేయడం జరిగింది కానీ ఇప్పుడు కోవిడ్ నైంటీన్ వల్ల చాలామంది ప్రజలు చనిపోవడం జరిగింది అది ఏంటంటే మనం ఒకరికి దగ్గరగా ఉండడంతో అలాగే తుమ్ము సర్ది దగ్గు వీటి అన్నింటితో కోవిడ్ నైంటీన్ అనేది రావడం జరిగింది కరోనా కోవిడ్ నైంటీన్ కో మనకి కరోనా అనేది టూ థౌసండ్ నైంటీన్లో రావడం జరిగింది సో అందువల్ల అక్కడ ఉన్న దేశపు అంటే వేరే దేశపు వాళ్ళందరు ప్రజలు అందరు ఇక్కడికి రావడానికి వాళ్ళు వచ్చేదారి మధ్యలో ఉన్నప్పుడు కరోనా అనేది సంభవించింది అప్పుడు ఆ ప్రజలు అందరు అక్కడ ఆగిపోవడం జరిగింది అలాంటి స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు అక్కడ వాళ్ళు ఉండి కరెక్ట్గా ప్రోపర్గా ఫుడ్ తీసుకోవడం అలాంటివి చేశారు అప్పుడు కోవిడ్ నైంటీన్ అప్పుడు ఎక్కువ అంటే చికెను అలాంటివి తీసుకొని ఉంటే ఆ కరోనా అనేది రాదు అని చెప్పారు అప్పుడు అందరు చాలా మంచిగా తినడం అలాంటివి చేశాడు కోవిడ్ నైంటీన్ ఎవరికైతే ఇంట్లో వచ్చినట్టయితే వాళ్ళందరిని క్వారంటైన్ అని ఒక రూంలో వేయడం జరిగింది అప్పుడు వచ్చిన వాళ్ళ ఇంటి చుట్టు వాళ్ళు ఇప్పుడు ఎవరైనా ప్రదే అంటే విదేశాల నుంచి వాళ్ళు వచ్చినట్టయితే ఇన్కేస్ వాళ్ళు తప్పించుకొని ఎలాగో అలా అంటే కాలర్ అట్ల ఇట్ల వాళ్ళు ఇంటికి వచ్చినట్టయితే ఊరి ప్రజల అందరు చూసి వాళ్ళని ఒక ఇంట్లో ఉంచడం వాళ్ళ ఇంటికి మొత్తం క్వారంటైన్ చేసి వాళ్ళ ఇల్లు చుట్టు మొత్తం స్ప్రే చేయడం అలాంటివి చాలా చాలా విషయాలను చేశారు వాళ్ళందరిని ఒక వన్ మంత్ వన్ వీక్ అట్లా క్వారంటైన్లో ఉంచి వాళ్ళకి టెస్ట్ చేసినట్లయితే వాళ్ళకి నెగిటివ్ అని వచ్చినట్టయితే వాళ్ళని బయటకి ఇప్పుడు కోవిడ్ నైంటీన్ కోవిడ్ నైంటీన్ అయితే ఎక్కువ మటుకు అయితే ఫీవర్ ద కోల్డ్ కాఫ్ అలాంటి వీటితో కోవిడ్ నైంటీన్ అనేది వచ్చింది అప్పుడు చిన్న పెద్ద అందరికి కోవిడ్ టెస్ట్ చేయడం జరిగింది చాలా మటుకు అందరికి నెగిటివ్ వచ్చింది ఎవరైతే బయట తిరగడం ఎక్కువ కోల్డ్ కాఫ్ ఉన్న వారి దగ్గర ఉండడం సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయకపోవడం ప్రోపర్గా హ్యాండ్స్ వాష్ చేసుకోకపోవడం అలాంటివి ఏవైతే జరిగినట్టయితే వాళ్ళకైతే కోవిడ్ నైంటీన్ రావడం జరిగింది ఇప్పుడు కోవిడ్ నైంటీన్ అనేది అందరికి కామన్గా అయిపోయింది ఎందుకంటే సోషల్ డిస్టెన్స్ తీసుకోవడం అలాంటివి చాలా చేశారు ప్రదేశాలలో వె అంటే వేరే దేశాలలో ఉన్న వాళ్ళు వచ్చినట్టయితే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తలు చేసుకుని ఫస్ట్ టెస్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఇంట్లోకి రావడం చేశారు కానీ చాలా మటుకు పాజిటివ్ రావడంతో వాళ్ళని క్వారంటైన్ చేసి ఒక రూంలో ఉంచడం వాళ్ళకి అన్నీ దూరంగా సోషల్ డిస్టెన్స్ మైంటైన్ చేయడం అలాంటి చాలా జరిగినాయి కోవిడ్ నైంటీన్ వల్ల అప్పుడు స్కూల్స్ క్లోజ్ చేయడంతో పిల్లలు ఎవరు బయటకు రాకపోవడం అలాంటివి ఇంకా చాలా అన్నీ షాప్స్ బంద్ చేయడం ఒక టి త్రీ టూ మంత్స్ అలా ఒక లాక్డౌన్ అనేది చేశారు అలాగే ఇంకా చాలామంది సఫర్ అయ్యారు అదే ప్రైవేట్ టీచర్స్ అయితే చాలామంది బాధపడ్డారు వాళ్ళకు ఎలాంటి జీతాలు ఇట్లా రావడం రాకపోవడం ఎందుకంటే కోవిడ్ నైంటీన్ వల్ల పిల్లల స్కూల్స్ కూడా మూసి వేయడం జరిగింది ఎందుకంటే పిల్లలు అందరు ఒకరికి ఒకరు దగ్గరగా ఉండడంతో అలాంటివి ఉంటాయి కాబట్టి స్కూల్స్ను కూడా క్లోజ్ చేసి లాక్డౌన్ అనేది ప్రకటించారు అలాగే ఇంకా